చేపలు పట్టడం మా కుల వృత్తి మేము చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళని చూస్తు నేర్చుకుంటూ ఉన్నాము అలాగే మా పెద్దవాళ్ళు అనేక ప అనేక విధాలుగా చేపలు పడుతు ఉంటారు అది ఎలా అంటే చిన్నవే చిన్ని చిన్న గుంటలలో చేపల గుంటలలో అట్లా మాములుగా వలలు తీసుకుని వెళ్ళి చేపలు పట్టడం ఇలా చేస్తు ఉంటారు వాటిని చూసి మేము చేశాము అలాగే పెద్ద పెద్ద చెరువులలో వెళ్ళినప్పుడు చే మేము చేప గుంటలోకి వెళ్ళినప్పుడు గాలాలు వేయడం ఎర దాంతోపాటు ఇంకా ఎరలు అలాంటివి వేస్తూ ఉంటాం చేపలలో చాలా రకాలుగా ఉంటాయి వాన్ వాటిల్లో ఎండు చేప ఉప్పుచేపలు వాటి కొన్ కొన్ని వచ్చి సముద్రంలో ఉంటాయి కొన్ని వచ్చి నదులలో చెరువులలో గుంటలలో పె పెరుగుతు ఉంటాయి వాటి జీవన ఆధారము ఆహారము ప్రకృతి వైపరీత్యం వల్ల ఇవి పెరుగుతు ఉంటాయి వాటి నుండి మేము కొన్ని విషయాలు అయితే మేము నేర్చుకున్నాం వాటిని ఎక్కువగా వచ్చి చాలా జాగ్రత్తగా పడుతు ఉంటాము వాటిని ఒక ఒక ఏ దానికి అంటు ఒక కేజీ రెండు కేజీలు అట్లా వచ్చిన తర్వాత దాన్ని అమ్ముతు ఉంటాము కొన్ని పరికరాలు కూడా ఉపయోగిస్తాము అందులో వచ్చి మొదటి పరికరం వచ్చి బో ఫిష్షింగ్ హార్బర్ అండ్ వల నట్టు ఎయ ఎరా దోడ్ దోటి కొడవలి చెప్పులు దుస్తులు ప కొన్ని కొన్ని పరికరాలు ఉపయోగిస్తు వాటిని జీవనాధారం ఉపయోగిస్తు ఉంటాము కొన్ని ఇది మాకు కొన్ని సంవత్సరాల పాటు ఆనవాయితిగా వస్తు ఉంటుంది దీనిపైన మేము ఆధారపడే ఉంటాము ఇది మా కుల వృత్తి దీని దీనిపైన మాకు ఎన్నో సంవత్సరాలుగా ఆధారపడి ఉంటాము అలాగే మాకంటు కొన్ని తరాల పాటు చెప్పుకోవడానికి మా నాన్న మాకు అందరికి సహాయపడుతు ఉంటారు వీటిని మేము చాలా విధాలుగా ఉపయోగిస్తు చాలా చేస్తు ఉంటాము